మా కుటుంబంలో వంటకాలు తరతరాలుగా అందించబడేవి ఉన్నాయి చాలా ఉన్నవి అవి ఏంటంటే ముందు పిండివంటలు బూరెలు బొబ్బట్లు గారెలు అరిసెలు పాకున్లు పొంగనాలు జంతికలు కారపూస కారపుబుంది బెల్లంమట్టి ఇవి అందులో మాకు ఒకటి బాగా ఇష్టమైనది కారపూస కారపూస అనేది మీకు తెలిసిందే కదండి చాలా సేమ్యాలాగా ఉంటుంది కారపూస చాలా బాగుంటుంది అది తయా అది ఎంత ఇష్టం అంటే నాకు కారపూస అంత ఇష్టము మా అమ్మగారు చేసింది అయితే చాలా ఇష్టం కారపూస కావలసిన పదార్థాలు శనగపిండి కారము ఉప్పు వాటరు అంతే శనగపిండి జల్లిచేసి కారము కల్ కారము ఉప్పు తగినంత వేసి కలిపి ఆయిల్లో యిల్గా ఆయిల్ హీట్ పెట్ హీట్ పెట్టుకోవాలి హీట్ పెట్టుకున్నాక హీట్ పెట్టుకుంటే ఈ కలిపిన పిండిని కారపూస అది గొట్టలో వేసి కాగే కాగే నూనెలో ఇలా ఒక రౌండ్ చుట్ చుట్టితే చాలా రౌండ్గా వస్తుంది అది దాని మరి అయిపోయాక బయట తీసి తింటే సూపర్గా ఉంటుందండి